దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రశంసించబడిన భాష తెలుగు దీనిపైన హిందీ సంస్కృతం ప్రాకృతం కన్నడం ఆంగ్లం తమిళం ఉర్దూ మున్నగు భాషల యొక్క ప్రభావము ఉంది భాష సంస్కృతి యొక్క విలువలు నమ్మకాలు పద్ధతులు వ్యక్తీకరించడానికి ఉపయోగపడే సాధనం అలాగే సంస్కృతి యొక్క విలువలు నమ్మకాలకు ప్రతిబింబము భాష సంస్కృతి అనగా జీవన విధానం భాష సంస్కృతి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి తెలుగు భాష మీద ఇన్ని ఈ యొక్క భాషలు అలాగే భాషా యొక్క భాషలను అనుసరించే కవులు యొక్క గ్రంథ రచనలు వివిధ రాజులు యొక్క పరిపాలనలు వివిధ జీవన విధానాల వలన తెలుగు భాష ప్రభావితమై తన అసలు రూపుని మార్చుకుని ఈ భాషలతో ఈ సంస్కృతులతో అంటే భాషకి సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి పరస్పర సంబంధం ఉంది కాబట్టి వీటివల్ల తెలుగు భాష ప్రభావితమైంది

అర్థమవుతున్నది